మామూలుగా అయితే వంట వండేటప్పుడు అండి వంట చేసేటప్పుడు నేను ఎవరిని దగ్గరికి రానివ్వను ఎందుకంటే అప్పుడు పూర్వ పూర్వం నుంచి కూడా ఏంటంటే మన ఏదన్న వంట చేస్తున్నప్పుడు నలుగురు చూస్తే దానికి దిష్టి తగిలి పాడవుతుంది అనేది మా అమ్మమ్మ వాళ్ళు కానీ మన నానమ్మ వాళ్ళు గానీ మా మమ్మీ గానీ ఆ వంటలు చేసినప్పుడు మాకు రానిచ్చేవారు కాదు నేను కూడా ఇప్పుడు అదే పాటిస్తున్నాను నేను వంట చేసినప్పుడు గానీ ఏదైనా పదార్థాలు తయారు చేసినప్పుడు నేను ఎవరికి రానివ్వనండి నేను కామ్గా చేసేస్తాను అది కూడా ఎందుకంటే మనము చేస్తున్నాము మీరు రావద్దు అని చెప్తే వేరే వాళ్ళు ఇంకోలాగా అనుకోకుండా అయితే తెల్లవారుజామున లేదా రాత్రి అందరూ పడుకున్న తర్వాత కానీ నేను ఎక్కువ వంట చేస్తానండి నేను పాటించేది వంట చేసినప్పుడు ఇవి ఇంకా ఆహారం తీసుకున్నప్పుడు పాటించే ప సాంప్రదాయ పద్ధతులు ఏంటి అనేసి అంటే అందరూ కలిసి కూర్చొని తిన్నాము అంటే మళ్ళీ అందరూ కలిసే లేవాలి కానీ అది అన్నది ఎప్పటినుంచో మనకు పెద్దలు చెప్తున్నది ఒక బంతిలో కూర్చున్నప్పుడు బంతి అంతా కలిసే లేవాలి అన్నది అలాగే కింద కూర్చొని తింటే చాలా మంచిదండి ఈ రోజుల్లోన అందరూ టేబుల్ మీద కూర్చుంటారు కానీ మేము అంటే మా కుటుంబం అంతా కూడాను వారానికి ఒక్కరోజైనా కలిసి కింద కూర్చొని తింటామండి ఇది నేను పాటించే సాంప్ర